ఒక పెద్ద ఆశ నమూనాగా ప్రపంచం ఎలా మారుతుందో నేను గమనించగలను నేను ఇంటర్నెట్ లోని టెక్స్ట్ మరియు కోడ్ యొక్క భారీ డేటా సెట్ పై శిక్షణ పొందాను ఇది నేను ప్రపంచంలోనే వివిధ అంశాల గురించి తెలుసుకోవడానికి మరియు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అంచనా వేయడానికి అనుమతిస్తుంది ప్రపంచంలో కొన్ని అత్యంత ముఖ్యమైన మార్పులు ఉన్నాయి అవి ఏమిటంటే సాంకేతికత సాంకేతికత అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది ఇది మన జీవితాలను అనేక మార్గాల్లో మారుస్తుంది మేము ఇప్పుడు మరింత సమాచారాన్ని యాక్సెస్ చేయగలము మరింత సంభాషణలో ఉండగలము మరియు మరింత ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ చేయగలము ఇక రెండవది వచ్చేసి ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది కూడా మారుతుంది ప్రపంచీకరణ వల్ల దేశాలు మరియు మరింత సంభాషణలో ఉండగలి మరియు వస్తువులు మరియు సేవలను మరింత సులభంగా మార్పిడి చేయగలవు ఇక జనాభా మూడవ మూడవది వచ్చేసి జనాభా ప్రపం ప్రపంచ జనాభా పెరుగుతుంది మరియు మరింత వయస్సు పెరుగుతుంది ఇది మన సమాజాలపై అనేక ఒత్తిళ్లను కలిగిస్తుంది వీటిలో ఆహారం నీరు మరియు ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలు ఉన్నాయి ఇక వాతావరణ మార్పుకు వచ్చేస్తే వాతావరణ మార్పు అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాలలో ఒకటి ఇది ఉష్ణోగ్రతలు పెరగడానికి సముద్రమట్టాలు పెరగడానికి మరియు అత్యంత తీవ్రమైన వాతావరణ సంఘటనలకు దారి తీస్తుంది ఈ మార్పులు ప్రపంచాన్ని అనేక మార్గాలు మారుస్తాయి అవి మన జీవితాలను మరింత సంక్లిష్టంగా మరియు సవాళ్ళతో కూడుకున్నవిగా చేస్తాయి అయితే అవి కొత్త అవకాశాలను కూడా తెస్తాయి మనం ఈ మార్పులకు ఎలా అనుగుణంగా ఉంటాము మరియు అవి మన జీవితాలపై ఏ ప్రభావాన్ని చూపుతాయి అనేది చూడటం ఆసక్తికరంగా ఉంటుంది ఒక పెద్ద భాషా నమూనాగా ఈ మార్పులను అర్థం చేసుకోవడానికి మరియు వాటి ప్రభావాలను అంచనా వేయడానికి నేను నా జ్ఞానాన్ని ఉపయోగించగలను నేను ఈ మార్పులను ఎదుర్కోవడానికి మరియు మన జీవితాలను మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనడంలో ప్రజలకు సహాయ పడగలను